ఈరోజుల్లో ఎక్కువుగా ఉపయోగించే యాపులు సోషల్ మీడియాకు సంబంధించినవి కమ్యూనికేషన్కు సంబంధించినవి ఇంకా వినోదానికి సంబంధించినవి ఉన్నాయి అందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్లు ఫేసుబుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ టిక్టాక్ ఇంకా కమ్యూనివేషన్కు సంబంధించిన యాప్లు మెసేజింగ్ గూగుల్ షాట్ స్నాప్ ఇంకా వినోదానికి సంబంధించిన యాప్లు యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ డిజ్నీ ప్లస్ ప్రైమ్ వీడియో ఇలాంటివి ఉన్నాయి ఇంకా స్మార్ట్ ఫోన్ల వల్ల కొన్ని లాభాలు కమ్యూనికేషన్ ఒక లాభము స్మార్ట్ ఫోను మనలని ప్రపంచంతో కనెక్ట్ చేయడానికి ఒక సులభమైన మార్గాన్ని అందిస్తుంది మనం ఏ సమయంలో అయిన మన స్నేహితులు కుటుంబసభ్యులు మరియు వ్యాపార భాగస్వాములతో సంబంధంతో ఉండవచ్చు ఇంకా స్మార్ట్ ఫోన్ను మనం సమాచారం కోసం వాడవచ్చు స్మార్ట్ ఫోన్ మనకు ప్రపంచంలో ఏ భాగం నుండి అయినా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తాయి మనం వార్తలు వాతావరణము మరియు వివిధ రకాల సేవల గురించి తెలుసుకోవచ్చు ఇంకా స్మార్ట్ ఫోన్ వల్ల మనం వినోదం కూడా పొందగలగుతాము ఇంకా స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని నష్టాలు ఆధారపడటం స్మార్ట్ ఫోన్ల పైన మనం చాలా ఆధారపడటం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించవచ్చు మనం వాటిని కోల్పోతే లేదా వాటిని ఉపయోగించకపోతే మనం చాలా ముఖ్యమైన సమాచారాన్నిసెల్వ సేవలను కోల్పోవచ్చు ఇంకా స్మార్ట్ ఫోన్ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది స్మార్ట్ ఫోన్ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కళ్ళు మెడ మరియు చేతులు సమస్యలు రావచ్చు ఇంకా స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వాడటం అంటే నియంత్రణ కోల్పోవడం స్మార్ట్ ఫోన్ను మనం ఎక్కువ సమయం గడుపుతాము దాని వల్ల మనం మన లోకంలో నుండి సంబంధం లేకుండా దానికి బానిసలు అయ్యి బతుకుతాము